నేను సాధించిన అతి పెద్ద విజయాలు అంటే డిగ్రీ లో వచ్చేసి ఫైనల్ ఇయర్ లో నేనే కాలేజ్ టాపర్ అనమాట ఆ పాంప్లెట్ లో నా ఫోటో అంతా వేసి నా స్కూల్ పాంప్లెట్ లో నా ఫోటో అంతా వేసి పబ్లిష్ చేసి ఉన్నారు అది చూసి నాన్నగారు చాలా సంతోషపడ్డారు అది నేను చాలా మర్చిపోలేని విషయం ఎందుకంటే నాన్న గారికి మా తమ్ముడు మా అన్నతో పోల్చుకుంటే నేనంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కానీ నేను అది సాధించాను అని తన కళ్ళల్లో ఆ సంతోషం ఆ పాంప్లెట్ ఆయన చాలా సంవత్సరాలు పెట్టుకునే ఉన్నాడు తన తన బీరువాలో అది చాలా మర్చిపోలేని విషయం నాకు తర్వాత వచ్చి ఎంసీఏ జాయిన్ అయిన తర్వాత ఆనందం తన కళ్ళల్లో ఎప్పుడూ చూడాలనుకోని ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ దాకా కాలేజ్ టాపర్ ని నేనే తను అది ఇప్పటికీ గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు ఎంసీఏ కాలేజ్ టాపర్ నా కూతురు అని చెప్పేసి దాని గురించే ఎక్కువ గర్వపడేవాడు నాకు అది చాలా గర్వకరమైన విషయము ఈ రెండు విషయాలే అండి నా లైఫ్ లో మర్చిపోలేని అతిపెద్ద విజయాలు అంటే ఇవి రెండే దాని గురించి నేను చాలా గర్విస్తున్నానండి ఇప్పటివరకు కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా ఎప్పుడూ చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తే కూడా ఏం టాపర్ అన్నా అని పిలుస్తారు అంత గర్వమైన విషయము ఆ షీల్డ్ నా అదే నేను టాపర్ షీల్డ్ ఇచ్చారు కదా ఆ షీల్డ్ వచ్చేసి ఇప్పటికీ మా ఇంటి షోకేస్ లో ఉంటుంది తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు చేత నేను ల్యాప్ టాప్ పొందుకున్నాను కాలేజ్ టాపర్ గా అది నేను చాలా మర్చిపోలేని విషయం అనమాట ఈ రెండు విషయాలే అండి నా లైఫ్ లో మర్చిపోలేని విషయం